ఆరోగ్యవంతమైన జీవనశైలిని మార్చుకోవడానికి నిజంగా ఆరోగ్య అవగాహన అనేది చాలా అవసరం అది నిజంగా ఒక వయసు వచ్చిన తర్వాత మనకు ఆరోగ్య అలవాట్లు చేంజ్ అవ్వాలి అనంటే ఏం తినాలి ఏ మంచి ఆహారం తీసుకుంటే బాగుంటాము అనేది ఒక వయసొచ్చిన తర్వాత మళ్ళీ మార్చుకోవాలంటే అవ్వదు అదే బాల్యంలోనే చిన్నతనంలోనే మన తల్లి కావచ్చు మన తండ్రి కావచ్చు ఏం తింటే మంచి ఆరోగ్యం వస్తుంది ఏం తింటే మంచి మంచిగా మనము ఉంటాము నిజంగా దీనికి ఏకీభవిస్తాము బాల్యంలోనే మన ఆహారం అనేది అలవాట్లు అనేవి మారుతే పెద్దయ్యాక అదే అలవాట్లు అనేవి ఇప్పుడు మనం తినాలనుకున్నది మంచిది ఏది మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఏది మనకు చెడు చేస్తుంది అనేది మనం తెలుసుకోగలిగితే నిజంగా అది పెద్దయ్యాక కూడా అలాంటి ఆరోగ్యమైన ఫుడ్డు తినడానికి ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది ఇలాంటివి జరగడానికి నిజంగా తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఆ స్కూల్లో ఆ బాల్యంలో వాళ్ళకి నేర్పించే పాఠాల్లో కూడా ఏమి ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యం వస్తుంది ఏమి ఆహారం తీసుకుంటే మంచిగా మనము లైఫ్ లాంగు ఆరోగ్యంగా రో ఏ జబ్బులు రాకుండా ఉండవచ్చు అనేది వాటిల్లో బాల్యంలోనే వాళ్ళ టీచర్లు కావచ్చు లేదా వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ నానమ్మ వాళ్ళు కావచ్చు పెద్దలు ఎవరైనా ఆరోగ్య విషయాలు మంచివి నేర్పిస్తే వాళ్ళు ఆదర్శంగా అంటే అనేకులకు ఉపయోగపడుతుంది అనమాట ఏం తినాలి ఏం తింటే బాగుంటుంది ఏం తింటే మనకు ఆరోగ్యం వస్తుంది ఇది ఫ్యూచర్లో అనేకులకి వాళ్ళు ఉపయోగపడి మంచి ఆదర్శవంతంగా వాళ్ళ జీవనశైలిని కావచ్చు అనేకులని మార్చడంలో కావచ్చు అనేకులకి నేర్పించడంలో కావచ్చు మంచి నేర్పించడంలో మంచి ఆహారం ఏమి తీసుకోవాలి అనేది నేర్పించడంలో కావచ్చు మంచి అవగాహన అనేది వస్తది దీనికి చర్యలు ఏం తీసుకోవాలి అంటే వాళ్ళ స్కూల్లో కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు మంచి ఆహారము ఏం తింటే ఆరోగ్యంగా ఉంటాము అనేది వాళ్ళు ముందుగా బాల్యంలోనే వాళ్ళకి నేర్పించాల్సి ఉంటుంది